ఓలా క్యాబ్ డ్రైవర్తో మాట్లాడుతున్నానండి నేను న నేను అర్జెంటుగా నేను మ్యారేజ్కి అటెండ్ అవ్వాలండి మా మా అత్త వాళ్ళ అబ్బాయి మ్యారేజ్కి అటెండ్ అవ్వాలండి సో నేను బుక్ చేసుకోవడానికి మీకు కాల్ చేస్తున్నాను నేను వెళ్లాల్సిన డెస్టినేషన్ ఏంటంటే నేను కాకినాడలో ఉంటునన్నానండి మాది కాకినాడ జిల్లా కాకినాడ అండి కాకినాడలో కలెక్టర్ ఆఫీస్ నుంచి మాకు సామర్లకోట వరకు నాకు ఓలా క్యాబ్ కాని లేకపోతే ఊబర్ ఆటో కాని ఏదో ఒకటిగా నాకు అత్యవసరంగా కావాలండి ఈయన ఈ ఆటోని బుక్ చేసుకోవడానికి మీకు నేను కాల్ చేస్తున్నాను అండి మీరు ఎంత త్వరగా అయితే అంత త్వరగా రావడానికి మీరు ట్రై చేయండి ఎందుకంటే చప్పుడుకే చాలా లేట్ అయిపోయిందండి నేను పొద్దున్న లేటుగా లేచాను నాకు ఒంట్లో బాగోకపోవడం వల్ల సో అందుకే మీరు ఎంత గమ్మునైతే అంత గమ్మున రండి మీకు ఆల్రెడీ నేను బుక్ చేశాను బుక్ చేస్తే అక్కడ నాకు టైం ఒక పది నిమిషాలు చూపిస్తుంది కుదిరితే ఇంకా పది నిమిషాలలోపే మీరు త్వరగా రావాలని మిమ్మల్ని అడగడానికి నేను కాల్ చేస్తున్నాను అండి మీరు ఎంత గమ్మునైతే అంత గమ్మున మీకు ఆల్రెడీ డెస్టినేషన్ లోకేషన్ కూడా నేను మీకు షేర్ చేశాను అండి కలెక్టర్ ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర నేను ఉంటాను మీరు ఎంత గమ్మునైతే అంత గమ్మున వచ్చి నన్ను పికప్ చేసుకుని మా అత్త వాళ్ళ అబ్బాయి పెళ్లికి మీరు తీసుకెళ్లాలని మిమ్మల్ని అడగడానికి కాల్ చేస్తున్నానండి